భారతదేశం అనేక కళారూపాలకు పుట్టినిల్లు ఇది చిత్రకళ శిల్పకళ నాట్యకళ సంగీతం హస్తకళల వంటి అనేక రంగాల్లో గొప్ప సాంప్రదాయాన్ని కలిగి ఉంది ప్రతి ప్రాంతానికి తనదైన ప్రత్యేక కళారూపం ఉంది ఇది ఆ సంస్కృతిని జీవన శైలిని ప్రతిబింబిస్తుంది ప్రముఖ చిత్రకారులు ఈ కళాకారులు తమ చిత్రలేఖనంతో భారతీయ కళను ప్రపంచానికి పరిచయం చేశారు రాజా రవివర్మ జననం పద్దెనిమిది వందల నలభై ఎనిమిది మరణం పంతొమ్మిది వందల ఆరు ఆధునిక భారతీయ చిత్రకళకు పునాదివేసిన వ్యక్తిగా భావిస్తారు భారత పురాణ గాథలను ఆధునిక రీతిలో చిత్రించడంలో ప్రసిద్ధి ఆయన చిత్రాల్లో శకుంతల దమయంతి లక్ష్మీదేవి ముఖ్యమైనవి ఎం ఎఫ్ హుస్సేన్ జననం పంతొమ్మిది వందల పదిహేను మరణం రెండు వేల పదకొండు భారతదేశంలో అత్యంత ప్రఖ్యాత ఆధునిక కళాకారుల్లో ఒకళ్ళు ఆయనని భారతదేశం యొక్క పికాసో అని కూడా అంటారు ఆయన కళల్లో భారత ఇతిహాసాలు సామాజిక అంశాలు ప్రాధాన్యతను కలిగి ఉంటాయి అమృతా షేర్ గిల్ జననం పంతొమ్మిది వందల పదమూడు మరణం పంతొమ్మిది వందల నలభై నాలుగు భారతదేశంలో తొలి మహిళ చిత్రకారిణిగా గుర్తింపు పొందారు తమిళ బ్రాహ్మణ్ గర్ల్స్ విలేజ్ సీన్స్ వంటి ఆమె కళాఖండాలు ప్రసిద్ధం ప్రముఖ శిల్ప కళాకారులు శిల్పకళ భారతీయ ఆలయాల్లో రాజభవనాల్లో పురాతన నిర్మాణాల్లో ప్రధానంగా కనిపిస్తుంది ఆనందకుమార్ స్వామి జననం పద్దెనిమిది వందల డెబ్భై ఏడు మరణం పంతొమ్మిది వందల నలభై ఏడు భారతీయ కళా వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ప్రఖ్యాత కళా శాస్త్రవేత్త భారతీయ శిల్పకళను ప్రాచీన హిందూధార్మిక తత్వ శాస్త్రంతో అనుసంధానం చేశారు శాంతినికేతన్ శిల్పకళ కళాకారులు రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్ విశ్వవిద్యాలయం అనేక ప్రతిభావంతులైన శిల్పకళాకారులను అందించింది నందలాల్ బోస్ రాంకింకర్ బైజ్ బినోద్ బిహారీ ముఖర్జీ తదితరులు ఇక్కడ తమ కళా ప్రదర్శనలు చేశారు భారతదేశంలోని ముఖ్యమైన హస్తకళారూపాలు మరియు వాటిని అద్భుతంగా చేయగల కళాకారులు మధుబని చిత్రకళ బీహార్ భారతదేశంలోని ప్రసిద్ధ ప్రజా చిత్రకళ శైలులలో ఒకటి ఇది పెన్ బ్రష్ లతా దుంపల రసంతో చేయబడింది ప్రధానం మహిళలే ఈ కళలను పండిస్తారు వర్లీ వెయిటింగ్ మహారాష్ట్రం మహారాష్ట్ర ఆదివాసి సమాజానికి చెందిన చిత్రకళ ఇది సాధారణంగా గోడలపై తెల్లరంగుతో వేయబడే గీతల చిత్రాలు కలంకారీ కలంకారీ అనేది భారతదేశానికి చెందిన ఒక ప్రాచీన హస్తకళారూపం ఇది బట్టలపై చేయబడే చిత్రలేఖన శైలి కలం అంటే పెన్ కారీ అంటే పని అని అర్థం కలంకారీ చిత్రాలు మానవ మేదస్సు ఆధ్యాత్మికత భావనలు పురాణ గాథలు దేవతా విగ్రహాలు మృగాలు ప్రకృతి మొదలైన అంశాలను ప్రతిబింబిస్తాయి

ప్రధానంగా రెండు రకాల కలంకారీ ఉన్నాయి శ్రీకాళహస్తి కలంకారీ ఇది పూర్తిగా చేతితో వేసే పెయింటింగ్ మచిలీపట్నం కలంకారీ బ్లాక్ ప్రింటింగ్ పద్ధతితో చేయబడుతుంది ఈ కళ భారతీయ పురాణాలు రామాయణం మహాభారతం మరియు మొఘల్ కళ ప్రభావాలను కలిగి ఉంటుంది ప్రసిద్ధ కలంకారీ పాత్రలు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి మరియు మచిలీపట్నం కలంకారీ కేంద్రాలుగా ఉన్నాయి తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో కూడా కలంకారీ పెరుగుతుంది బిద్రీ వర్క్ బిద్రీ వర్క్ అనేది లోహ కళాఖండాలకు సంబంధించిన ప్రముఖ భారతీయ హస్తకళా శైలి ఇది ముఖ్యంగా కర్ణాటకలోని బీదర్ పట్టణంలో అభివృద్ధి చెందింది అందుకే దీన్ని బిద్రీ అనే పేరు వచ్చింది డోక్రా ఆర్ట్ డోక్రా ఆర్ట్ అనేది నాలుగు ఏళ్ళ పురాతనమైన భారతీయ హస్తకళ రూపం ఇది ప్రత్యేకమైన లోహ శిల్పకళ శైలి ప్రధానంగా మొట్టమొదటి లోహ శిల్పకళల్లో ఒకటిగా గుర్తించబడింది లోహాన్ని ఉపయోగించి చేసిన చేతి పనులలో అత్యంత పురాతనమైన శైలి మైనం ఆర్ట్ అనేక ప్రత్యేక పద్ధతిలో తయారు చేయబడుతుంది ప్రధానంగా ఈ కళ ద్వారా దేవతా విగ్రహాలు జంతు ప్రతిమలు ఆభరణాలు గృహ అలంకరణ వస్తువులు తయారు చేస్తారు